మా ప్రాంతంలో ఎక్కువగా వరి పంటను పండిస్తాము అదేవిధంగా చెరుకు కూడా ఎక్కువగా పండిస్తాము చిన్న చిన్న రైతులు ఎక్కువగా ఆకుకూరలు కూరగాయలు పప్పుధాన్యాలు పత్తి గోధుమ పండ్లు పొగాకు వంటి చిన్న చిన్న పంటలను వాణిజ్య పంటలను కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటారు అదేవిధంగా మాకు ఎక్కువగా సన్ ఫ్లవర్ ఆయిల్ కోసం సన్ ఫ్లవర్ పువ్వులను పండిస్తూ ఉంటారు ఈ పంట ఎక్కువగా వేసి వీటి నుండి పంట నుండి అవసరమైన రా మెటీరియల్ను అమ్ముకుంటూ ఉంటారు మార్కెట్లో దీనికి డిమాండ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అదేవిధంగా కళ్ళం చుట్టూ కానీ పొలం చుట్టూ కానీ ఎక్కువగా బొప్పాయి మొక్కలను ఎక్కువగా వేస్తూ వాటినుండి కూడా ఆర్ధికంగా లాభమనేది ఉంటుంది అదేవిధంగా ఎక్కువగా డిమాండ్ ఉన్న పంట వరి మొక్కజొన్న ఈ సంవత్సరం పొడుగున పంటలో వరి మొక్కజొన్నకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది మొక్కజొన్నను ఎక్కువగా కోళ్ళ ఫారాలకు మేతలకు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు అదేవిధంగా వరిని రైస్ మిల్లులకు వేసి వాటిని బియ్యంగా మార్చి ప్రజలకు మార్కెట్లో అమ్ముతూ ఉంటారు ఈ విధంగా ఆకులు వేసి ఊడ్పు ఊడ్చి కొత్త కోసి నూర్పు నూడ్చి ధాన్యాన్ని పండిస్తూ ఉంటారు ఈ విధంగా ప్రతి దానికి కూడా ఒక పద్ధతి ప్రకారం వ్యవసాయం చేస్తూ మార్కెట్లో వాటిని అమ్ముకోని మార్కెటింగ్ చేసుకోని ఆర్ధికంగా లాభం పొందుతారు